నేను కాకినాడలో నివసిస్తున్న ఒక సాధారణ వ్యక్తిని నేను భారతీయ వినోద పరిశ్రమ యొక్క అభివృద్ధి దగ్గర ఒక చోరొస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఈ పరిశ్రమ కథ అర్ద శతాబ్దాలుగా చాలా భాగంగా బాగా అభివృద్ధి చెందింది భారతీయ వినోద పరిశ్రమ యొక్క అభివృద్ధి భారతీయ వినోద పరిశ్రమ యొక్క అభివృద్ధిని కింద ఈ విధంగా విభజించవచ్చును పంతొమ్మిదో శతాబ్దంలో ఈ కాలంలో భారతదేశంలో వినోదం చాలా కఠినంగా ఉండేది నాటకాలు సంగీతము కచేరీలు మరియు డాన్స్ ప్రదర్శనలు ప్రత్యేక ప్రజాదరణ పొంది వినోద రూపాలు ఇరవైయో శతాబ్దంలో కాలంలో ఈ భారతీయ వినోద పరిశ్రమలో అనేక మార్పులు సంభవించాయి చలనచిత్రాలు మరియు రేడియోలు ప్రజాదారణ పొందాయి ఇరవై మూడో ఇరవై మూడో శతాబ్దంలో కాలంలో భారతీయ వినోద పరిశ్రమ యొక్క అభివృద్ధి చాలా వేగంగా పెరిగింది టెలివిజన్లు ఇంటర్నెట్లు మరియు ఓ ఓటీటీలు ప్లాట్ ఫామ్లు ప్రారంభంతో వినోద ప్రజలకు మరింత ఆ అనుభూ అందుబాటులోనికి వచ్చింది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వినోద రూపాలు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వినోద రూపాలు సినిమాలు భారత దేశంలో ప్రజా ప్రపంచంలో అత్యంత సినిమాలు ఉత్పత్తి చేసే దేశం హిందీ తమిళం తెలుగు మలయాళం కన్నడ మరియు బెంగాలీ వంటి అనేక రూపాలు అనేక భాషల్లో సినిమాలకు రూపుదిద్దబడ్డాయి టెలివిజన్ భారతదేశంలో టెలివిజన్ చాలా ప్రజాదరణ పొందింది సిరీస్ డ్రామాలు రియాలిటీ షోలు మరియు న్యూస్ ఛానళ్లు టెలివిజన్ లో అత్యంత ప్రజాదరణ పొందింది ఓటిటి ఈ ఓటిటి ఈ ప్లాట్ఫార్మ్లు భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రజాదరణ పొందాయి ఈ ప్లాట్ఫార్మ్లు ప్రేక్షకులకు విస్తృతి శ్రేణి కంటెంట్ లను అందిస్తున్నాయి మ్యూజిక్ సంగీతము భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందింది సినిమా సంగీతము ప్లామ్ పాప్ సంగీతంలు భక్తి సంగీతంలు మరియు శాస్త్రీయ సంగీతంలు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత రూపాలు నేనూ సినిమాలన్నియు చూస్తాను